అప్పట్లో ఆ వైద్య రంగాలు అండ్ మెడికల్లో అట్లా అంతా అభివృద్ధి లేకుండే కానీ ఇప్పట్లో ఇప్పట్లో హాస్పిటల్స్ అండ్ మెడికల్స్లో చాలా అభివృద్ధి ఉంది ఎప్పుడు ఎప్పుడు నుంచి మాకు కోవిడ్ వచ్చింది అప్పుడు నుంచి ఇంకా చాలా బెటర్ అయింది ఎందుకంటే అప్పట్లో అయితే ఒక్క మందులకి ఏం లేకుండేది అప్పుడు పైసలు తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు పైసలు తీసుకొని చేసేవాడు కానీ వాడు ఇక్కడ ఇక్కడ హాస్పిటల్ ఊళ్ళో హాస్పిటల్ పెట్టుకొని సిటీ బయట వాడు మన వారిది హాస్పిటల్కి పోతుండేది అప్పుడు ఊళ్ళో ఒక్క ఏం లేకుండేది ఏమైనా కావాలంటే వాళ్ళు వాళ్ళు ఆయుర్వేదిక్లు అవి తీసుకొని తీసుకొనేవాడు తీసుకునేవాడు అప్పటి నుంచి మనకు ఏం లేకుండే కానీ ఇప్పటి నుంచి మనం ఎప్పటి నుంచి కోవిడ్ వచ్చిందో అప్పుడు నుంచి మాకు ఎంతో అభివృద్ధి చెందింది అప్పుడు ఈ కోవిడ్ నుంచి ఎంతో మంది ప్రాణాలు పోయాయి కానీ హాస్పిటల్లో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు మాస్కులు పెట్టుకొని ఆక్సిజన్లు పెట్టుకొని అంతా మంచి జాగ్రత్తగా చికిత్స చేసి అందరికీ మంచి మందులు మంచి మంచిగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు

చాలా విలువైన అప్పుడు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వాళ్ళు నీమ్స్లో ఢిల్లీ నీమ్స్లో అవి కోవిడ్ది వ్యాక్సిన్ ఇప్పించి కోవిడ్ కోవ్యాక్సిన్ కోవిడ్ కోవిషీల్డ్ అవి అన్ని వ్యాక్సిన్ టు టైమ్స్ వేయిస్తుండేది మంత్లీ వన్ త్రీ మంత్స్కి ఒక వ్యాక్సిన్ త్రీ మంత్స్కి ఒక దానివల్ల చాలా మందికి మంచి జరిగింది దానివల్ల అంతా కోవిడ్ వెళ్ళిపోయి చాలా ఎంతో

చుట్టు ప్రక్కన మొత్తం సానిటైజ్ చేసి అందరికీ కలిపి అందరికి ఒక ఈ ప్రికాషన్స్ ఇప్పించి మంచి మంచిగా అందరికీ ప్రికాషన్లు ఇచ్చి అందరూ మీరు ఇట్లా ఉండాలి మీరు ఇట్లా ఉండాలి అని చెప్పి అందరికీ మంచిగా జరగాలి ఎందుకంటే అప్పట్లో అయితే మన వైద్య శాఖలో అంతా అభివృద్ధి లేకుండా ఇప్పుడైతే మంచిగా తీసుకోవాలి మన ఏమైనా

కానీ అంతా ఇప్పుడు అట్లా ఏమీ లేదు ఏ హాస్పిటల్కి పోయినా మీకు మంచిగా వైద్య చికిత్స మంచి మెడికల్ ఫెసిలిటీస్ మంచి అన్ని బెడ్ ఫెసిలిటీస్ ఆక్సిజన్ ఫెసిలిటీస్ అన్నీ ఇస్తుండేది అప్పుడు కోవిడ్ వచ్చాక ఆక్సిజన్ లేకుండేది బెడ్ లేకుండేది ఏం లేకుండేది మేము ఫ్లోర్ పైన వండుకొని ఆక్సిజన్ తీసుకొని వైద్యం జరగకపోతే చచ్చిపోవాలి అట్లా ఉండేది అప్పుడు అట్లా అట్లా కాక కాకుండా మేము మంచిగా వైద్య రంగంలో మంచి అభివృద్ధి చెందింది ఈ రాష్ట్రంలో అయితే చాలా మంచి హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ ఆడ మంచిగా మీకు అన్ని రంగాల్లో చేరుకుంటుండే మంచిగా చికిత్స జరుగుతుంది అది గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కానీ మంచి మంచి మందులు ఇస్తారు వాళ్ళు మెడికల్ ఫెసిలిటీస్ బాగా చేయిస్తారు మంచి బెడ్లు ఇప్పిస్తారు మంచిగా క్లీన్ అండ్ నీట్ ఆడ క్లీన్ అండ్ నీట్ ఉండే హాస్పిటల్లో అది ఇంకా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం చుట్టు ప్రక్కన మంచిగా సాఫ్ సా సాఫ్గా ఉంటే అప్పుడు మా అంత ఆరోగ్యంగా ఉంటాము మేము ఎంత క్లీన్గా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాము అది ఆడ ఏడ అంటే ఆడ చెత్త వడేయడం ఎక్కడంటే ఆడ అది తప్పు అది అది అలాంటివి చేస్తుంటేనే మా వై వైద్యంలో ఇంకా మరి అవుతున్నాయి